మేము చూస్తున్న ట్యాక్సీలు మరియు ఆటోలు మురికిగా ఉండడం వల్ల ప్రజలకి కోవిడ్ మరియు ఇంకా అనేక రకాల రకాలైన జబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి అలజ అలా మురికిగా ఉన్న ట్యాక్సీలు మరియు ఆటోలు నీట్టుగా ఉండేలా దయచేసి చూస్కోండి చూస్కో చూస్కోండి ఎందుకు అంటే వాటివా వాటిని పెద్దవాళ్ళు లేదా పిల్లలు చిన్న పిల్లలు తాకుతాం వల్ల వాళ్ళకి ఫీవర్లు కరోనాలు లాంటివి వ వస్తున్నాయి కాబట్టి కొంచెం దయచేసి అవి నీట్టుగా ఉండే విధంగా చూసుకోండి ఇంకా వాటి వల్ల దోమలు అలాంటివి వస్తాయి కదా అందుకని చూసుకోవాలి మురికిగా మురికిగా లేకుండా కొంచెం శుభ్రంగా ఉంటే మనకి మన ఆరోగ్యానికి చాలామంచిది కాబట్టి అవి కొంచెం నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి